పిల్లలు పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాల వయసు వరకు ఐదు డోసులు పోలియో టీకాలు వేయడం ద్వారా మా ఊరిలోని ప్రజలు ఈ విషయంలో అవగాహన కలిగిస్తున్నాము ప్రభుత్వ నిర్వహించే పోలియో టీకా కార్యక్రమంలో పాల్గొని అందరు పిల్లలకు టీకాలు వేయిస్తాం కొంతమంది పిల్లలకు ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా టీకాలు వేయిస్తాం అయితే ఇదివరకు కాలంలో పోలియో గురించి అంత అవగాహన లేకపోవడం వల్ల చాలామంది పిల్లలకి పోలియో సంక్రమించేది అది సంక్రమించడం వల్ల నరాలు సచ్చుపడిపోయి పిల్లలు నడవలేక తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడేవారు దాని గురించి మా గ్రామంలో రెండ్ ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో రెండు చుక్కల పోలియో మందును వేయించడం జరుగుతుంది పోలియో వైరస్సు మురికి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి మా ఊరి ప్రజలు పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యతిస్తారు తమ ఇళ్ళను పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటారు పిల్లలను శుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక శ్రద్ద వహిస్తాము ముఖ్యంగా మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన పోలియో డ్రాప్స్ వేయడం జరిగింది అయితే మా చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ తీసుకెళ్ళి వాళ్ళకి పోలియో అంటే ఏంటి ఎలా వస్తుంది దాని దాని గురించి అవగాహన కల్పించి పిల్లలను పోలియో డ్రాప్స్ వేయించడం జరిగింది అయితే పోలియో గురించి తెలుసుకోవాలంటే కనుక ముందుగా మనము పోలియో నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపడుతుంది ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలు పోలియో వ్యాధి గురించి దాని నుండి రక్షించుకోడానికి తీసుకోవల్సిన చాలా జాగ్రత్తలు ఉన్నాయి ఆరోగ్య కార్యకర్తలు పోలియో నివారణలో చాలా ముఖ్యమైన పాత్ర వహించడానికి కృషి చేస్తారు వారు ప్రజలకు పోలియో టీకాలు గురించి అవగాహన కల్పించి టీకా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి అనేక కారణాలు ఉన్నాయి పోలియో వ్యాధి చాలా అరుదుగా కనిపిస్తుంది మా ఊరి ప్రజలందరూ కూడా తమ పిల్లలను పోలియో నుండి రక్షించడానికి చాలా కృషి చేస్తున్నాం పిల్లలు పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాల వయసు వరకు ఐదు డోసులు పోలియో టీకాలు వేయిస్తాం అలాగే మధ్య మధ్యలో ఒక సంవత్సరము రెండు సంవత్సరాలకి బూస్టర్ డోసులని అవి కూడా వేయిస్తూ ఉంటాం మీ ఇంటిని పరిసరాలను ముందుగా శుభ్రంగా ఉంచుకోమని వాళ్ళకు ముందుగా ఇంటిమేట్ చేస్తూ ఉంటాం పోలియో వ్యాధి దాని గురించి దాని నుండి ఎలా రక్షించుకోవాలని అనేక రకాలేనటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వాళ్ళకి చెప్తాం కానీ ఇదివరకు కాలంలో టీకాలు వేసేవారు పుట్టిన పిల్లలకు పోలియో టీకాలు వేసి చాలా వరకు కూడా ఈ వ్యాధి రాకుండా చేయడానికి చాలా కృషి చేశారు ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఏం చేయాలంటే టీకాల గురించి అవగాహన కల్పించాలి టీకా వేసి జ్వరం ఉన్నప్పుడు టీకా వేస్తే కాలు చచ్చుపడిపోతుందేమో జలుబు ఉన్నప్పుడు వేస్తే ఏమన్నా అయిపోతుందేమో అని ఒక అపోహలో ఉండిపోయారు ఇలాంటి ప్రజలు అందరినీ కూడా పోలియో గురించి అవగాహన కలిగించి వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా టీకా వేయించే బాధ్యతగా చేపట్టాలి పిల్లలకు పోలియో రాకుండా ఉండడానికి అత్యంత ముఖ్యమైన చర్య పోలియో టీకాలు వేయడమే మా గ్రామంలోని అన్ని పిల్లలకు జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా పోలియో టీకాలు వేయబడతాయి అదే గవర్నమెంట్ స్కూల్లో ఒక ఆదివారం తీసుకుని ఆదివారం రోజు అందరికీ సెలవు కాబట్టి ఒక అవగాహన కార్యక్రమము ఒక చిన్న చిన్న స్కూల్లో ప్రారంభించి వారి తల్లిదండ్రులు తీసుకొచ్చి పిల్లలకు పోలియో చుక్కలు వేయించడమనేది చాలా అరుదుగా జరుగుతుంది ఈ పోలియో లక్షణాల గురించి గ్రామస్తులకు అవగాహన ముందు కల్పించడం ద్వారా చాలా వరకు పోలియోను మనం అరికట్టవచ్చు అన్నమాట పోలియో వ్యాప్తిచెందకుండా ఉండడానికి ముందుగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్రామంలో పారిశుధ్యం పాటించడానికి గ్రామ పంచాయతీ వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళకి మనం ముందుగా విన్నవించాలి మన ఇంటిలో చెత్తాచెదారం తీసుకెళ్ళి ఒక ప్లేస్లో వేయడం వల్ల కొంతవరకు కూడా వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చు కానీ మనవాళ్ళు ఏం చేస్తున్నామంటే మన మురికిని మన ఇంటి ముందే వేయడం వల్ల పోలియో అతి త్వరగా వ్యాపిస్తుంది ఎందువల్ల అంటే అనేక గాలి ద్వారా అనేక పురుగులు కీటకాలు ద్వారా అనేక వైరస్సులు చేరి పిల్లలకు తొందరగా పోలియో అనేది సంక్రమిస్తుంది పోలియో లక్షణాలున్న పిల్లలను మనం వెంటనే ఆరోగ్య కేంద్రం తీసుకెళ్ళాలి గ్రామస్తులకు సూచించడం వల్ల ఆ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే పిహెచ్సి అని ఉంటుంది అక్కడ పోలియో లక్షణాలున్న పిల్లలకు చికిత్స అనేది అందించబడుతుంది ఈ పోలియో టీకాలు వేయడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు చాలా ముందుకు వచ్చి ఈ పోలియో గురించి అవగాహనా కేంద్రాలు కల్పించి అనేకమంది తల్లిదండ్రులకి కనువిప్పు కలిగిస్తూ ఉంటాయి పోలియో అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి అది పిల్లలను ఏం చేస్తుందంటే వికలాంగులుగా మార్చేస్తుంది నడవడానికి అవకాశం లేకుండా అనేక విషయాల్లో వాళ్ళు ముందుకి వెళ్ళకుండా వాళ్ళు నైపుణ్యాన్ని కోల్పోతూ ఉంటారు అన్నమాట అది కోల్పోకూడదు అనుకుంటే కనుక మనము గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు సూచించిన విధంగా వాళ్ళకు అవసరమైన టైంలో పోలియో బూస్టరు వ్యాక్సిన్లు వేయించి అలాగే పోలియో చుక్కలు వేయించడం మనం ముందు కర్తవ్యంగా తీసుకుని దాన్ని నిర్మూలించడానికి మనం ప్రజలందరూ కూడా కృషి చేయాలని చెప్తున్నాను